మా చిన్నపుడు వేసవి సెలవులని చాలా బాగా గడిపేవాళ్ళం సెలవులు ఇవ్వగానే మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళం అక్కడ అందరూ అక్కాచెల్లెళ్ళం అన్నాతమ్ముళ్ళం మామయ్య పిల్లలు అందరం కలిసి చాలా ఆటలు ఆడుకునే వాళ్ళం మా చిన్నప్పుడు ఆడుకునే అంత ఆటలు ఇప్పుడు అయితే పిల్లలలో ఏమీ లేవు మేము చిన్నప్పుడు చాలా సమయాన్ని ఆనందంగా గడిపేవాళ్ళం